నాకు అన్నీటికంటే ఇష్టమైన క్రీడ వచ్చి క్రికెట్ క్రికెట్ అనేది నాకు ఎంతో ఇష్టమైన క్రీడగా నేను అనుకుంటాను ఎందుకంటే నాకు క్రికెట్ అంటే నేను చిన్నప్పట్నుంచి క్రికెట్ ఆడుతూ ఉంటాను అది నాకు ఎంతో ఆహ్వాదాన్ని ఉల్లాసాన్ని కల్గిస్తూ ఉంటుంది ఈ క్రీడ ఆడటం వలన మనము ఈ క్రీడను మొత్తం పదకొండు మంది కలిసి ఆడతారు ఒక టీం కి ఇంకొక టీము లో కలిసి కూడా పదకొండు మంది అంటే మొత్తం ఇరవై రెండు మంది ఈ స్పోర్ట్ ని ఆడతావుంటారండీ ఈ క్రికెట్ ని ఈ క్రికెట్ ఆడడానికి కావలసిన పరికరాలు బ్యాట్ బాల్స్ వికెట్స్ ప్యాడ్స్ గ్లోవ్సెస్ గాడ్స్ హెల్మెట్స్ ఎన్నో రకా స్పోర్ట్స్ డ్రెస్సెస్ ఇలాంటి పరికరాలు ఈ గేమ్ ఆడడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అలానే క్రికెట్ లో కొన్ని రూల్స్ అండ్ రెగులేషన్స్ ఉంటుంది అంటే ఒక ఓవర్ కి ఆరు బాల్లు అనేది ఒక రూల్ అలానే ఎల్బిడబ్ల్యు లెగ్ బిఫోర్ వికెట్ అనేది కూడా ఇది ఒక క్రికెట్ లో ఒక రూల్ అలాగని డిఆర్ఎస్ అంటే డక్వర్త్ లూయిస్ సిస్టం అంటే ఏదైనా వర్షం జరిగినప్పుడు ఏదైనా అనుకోని పరిస్థితులు వచ్చి మ్యాచ్ ఆగిపోయినప్పుడు తక్కువ ఓవర్లు పెట్టి ఈ డిఎల్ఎస్ మెథడ్ ప్రకారం మ్యాచ్ నిర్వసిస్తూ ఉంటారు ఎంపైర్స్ అలానే గ ఎంపైర్స్ అనేవారు ఒకరు మెయిన్ ఎంపైర్ ఒకరు లెగ్ ఎంపైర్ వీళ్ళని మనం ఆన్ ఫీల్డ్ ఎంపైర్స్ అంటాం ఇంకొకరు థ్రాడ్ ఎంపైర్ అని ఆళ్ళని రిఫరీ అని మనము చెప్తూ ఉంటాం అలానే క్రికెట్ లో అంటే వాళ్ళు పెట్టిన డిస్టెన్స్ అలానే మనకు క్రికెటు ఓపెనింగ్ మెంబర్స్ అంటే ఓపెనింగ్ ఆడుతుంటారు మిడిల్ ఆర్డర్ ఉంటారు అలానే లెఫ్ట్ ఆర్మ్ ఫేసెస్ ఉంటారు లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్మెన్స్ ఉంటారు ఆల్రౌండర్స్ ఉంటారు ఓన్లీ స్పిన్నర్స్ లెగ్ స్పిన్నర్స్ ఉంటారు గూగ్లీ వేసేవాళ్ళు ఉంటారు అలానే ఎన్నో రకమైన బాల్స్ విధానాలు నకుల్ బాల్ వేసే క్రీడాకారులు కూడా ఈ స్పోర్ట్ లో ఉంటారు అలానే నేను ప్రతిరోజు క్రికెట్ ఆడుతూ ఉంటాను ఇది నాకెంతో గర్వకారణంగా అనిపిస్తుంది అనుకోకుండా నేను క్రికెట్ ఇంటర్నేషనల్స్ సెలెక్ట్ కాకపోయాను కానీ నాకు ఎంతో బాధగా ఉంటది కానీ నేను ఈ క్రికెట్ ఆడడాన్ని ఎంతో సంతోషంగా అనుకుంటానని మీకు తెలియజేస్తున్నాను